ఇరవై ఐదు వేలు లక్షా ఇరవై ఐదు వేలు మూడు లక్షల తొంభై వేలు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఎనిమిది వందల ఎనభై ఆరు తొమ్మిది లక్షలు